చెప్పండమ్మా ఏమి కావాలి చెప్పండమ్మా ఏమి కావాలి పది లీటర్లమ్మా అంటే మా దగ్గర మీరు చూసినట్లయితే మాకు ప్యాకెట్ పాలుంటాయమ్మా గేదె పాలు కొంచెం నీళ్ళు కలిపినయుంటాయి చిక్కగా ప కొంచెం పలచగా ఉంటాయి లేదంటే గనక స్వఛ్చమైన గేదె పాలు ఎటువంటి నీళ్ళు కలపనయి కూడా ఉంటాయి మా దగ్గర మీకేది కావాలంటే అది ఇస్తాం రేట్లొచ్చేసరికి ప్యాకెట్ పాలేమో ఒక లీటరొచ్చేసరికి డెబ్భై ఐదు డెబ్భై నుంచి డెబ్భై ఐదు రూపాయల వరకూ ఉంది అదే గనుక మీకు గేదె పాలైతే గనుక ఎనభై రూపాలమ్మా కొంచెం నీళ్ళు కలిపినాయి మీకు ఏ నీళ్ళు కలపకుండా ప్యూర్గా ఉండేవి కావాలనుకుంటే గనుక ఎనభై రూపాయలు సారీ వంద రూపాయలు తప్పకుండా అమ్మ పది లీటర్ల అంటున్నారు ఇంతకి దేనికమ్మా తెలుసుకోవచ్చా మామూలుగా టీ అంటే అదేమన్నా స్వీట్కా లేకపోతే టీ కాఫీలు పెట్టడానికా అని

అంటే గృహప్రవేశం అన్నారు అమ్మా మరి పెరుగు ప్యాకెట్లు అలా పెరుగు బకెట్లు గానీ పన్నీరు ఇలాంటివి మా మా దగ్గర అయి కూడా ఉంటాయి కావాలంటే పెరుగు పది లీటర్లయి రెండు బకీట్లూని పన్నీరు రెండు కేజీలమ్మా రాసుకుంటాను ఆ రోజు మార్నింగ్ త్వరగా తెచ్చేస్తే సరిపోద్దమ్మా ఐదు ఆ ఐదున్నర ఆరుకి అదే అమ్మా కొంచెం ఈ ప్యాపర్ మీద మీ ఫోన్ నెంబరు అలాగే కొంచెం మీ సంతకం పెట్టి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు కొంచెం ఎంతో కొంత ఇవ్వం పేరు రాయడానికి మీ పేరు మీద బుక్ చేసినట్టు ఒక ఐదు వందలు ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చినట్లైతే మీకు ఆ రోజుకి కార్ పంపిస్తాం తర్వాత మీ ఇంటికొచ్చినప్పుడు మా డై డై డ్రైవర్కి గానీ ఎవరికో ఒకరికి ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది సరిపోద్దమ్మా ఐదు వందలు సరిపోద్ది